గులాబ్ జామున్ బర్ఫీ గాజర్కా హల్వా జిలేబీ రస్మలై ఖీర్ రసగుల్లా కుల్ఫీ మైసూర్పాక్ కలాఖండ్ బేసన్ లడ్డు కాజు కట్లీ కేక్స్ చాక్లేెట్స్ కాజా లడ్డు స్వీట్డిష్ రబ్రీ బర్ఫీ